మాకిలా దసరాకి ఫ్లవర్సు కావాలండి ఏమేం ఫ్లవర్సు దొరుకుతాయి అక్కడ ఫెస్టివలుకి కూడా దొరుకుతాయా నైన్ డేసు నైన్ డేసు టెన్ డేసుకి టోటల్ ఓకే ఇదే విధంగా నేటివ్ ఫిస్టులా సేమ్ కలర్స్ టూ కలర్స్ సేమ్ రేటా ఓకే

వన్ ఎయిటీ వస్తుందా ఓకే ఓకేనండి ఒక వన్ కేజీ డైలీ అన్ని కలర్సు ఒక వన్ కేజీ వన్ కేజీ కావాలండి అన్ని ఫ్లవర్సు ఓకే మేము మళ్ళీ మీకు కాల్ చేసి ఆర్డరు చేస్తాం ఓకే